నాకు తెలిసిన ఒక స్నేహితుడు అయితే డిగ్రీ అయితే పూర్తిచేశాడు అతను కాలేజీలో అయితే బాగా పర్ఫార్మ్ చేసాడని మంచిగా డిగ్రీలో మంచి స్కోర్ తెచ్చాడని చెప్తున్నారు ఎప్పుడు చూసానంటే నేను అతను బీఎస్సీ అయితే కంప్యూటర్స్ అయితే పూర్తిచేశాడు అతనయితే ఇప్పుడు మూడు మూడు సెమ్ములు అయితే మంచి మార్క్సే తెచ్చుకున్నాడు ఇప్పుడయితే అతను ఒక మంచి ఉద్యోగంలో అయితే సెలెక్ట్ అయ్యాడు అదే విధంగా అతను కాలేజీలో మ మంచి పర్ఫార్మెన్స్ బాగా చేసి మంచిగా తను బీఎస్సీ కంప్యూటర్స్లో మంచిగా తెలివి ఉపయోగించి మంచిగా అయితే మార్క్సే తెచ్చుకున్నాడు అందుకు తను తను కాలేజీలో అయితే బాగా పర్ఫార్మ్ చేసి తనకి తాను మంచిగా పేరు తెచ్చుకున్నాడు అయితే కున్నా ఆలోచనకైతే ఉద్యోగానికి అయితే వెళ్ళిపోతున్నాడు అతనయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అయితే ఉద్యోగం అయితే ఆఫర్ లెటర్ వచ్చింది కాలేజీలో అయితే అతను బాగా పర్ఫార్మ్ అయితే చేశాడు చదువుల్లో కానీ సెమ్ములో కానీ మిడ్ల్లో కానీ ఎన్నో మంచి అన్ని పరీక్షల్లో అంత బాగారాసి మంచిగా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు ఇప్పుడయితే అతను యూఎస్ అయితే వెళ్ళబోతున్నాడు మా సొంత స్నేహితుడే అతని పేరు సంతోష్ ఆడయితే ఇప్పుడయితే ప్రెజెంట్ అయితే అయిపోయింది డిగ్రీ కూడ అందువలనే చెప్తున్నాను మా స్నేహితుల గురించయితే ఇంకోటి ఏమంటే అతను ఇంకో ఇంకో కొన్ని రోజుల్లో అయితే ఇంకో ఇంకోటి ఏదో తీసుకోపోతున్నాడంట ఇంకో ఇంకోటి ఏదో చేయపోతున్నాడంట అది చేసి ఇంకా మంచిగా ఉద్యోగం అయితే డబ్బులు పెరుగుతుందట అందుకోసం డిగ్రీ చేసి మళ్ళి ఇదికూడ చేస్తున్నాడు మంచి స్నేహితుడే అతను బాగా చదువుతాడు అందువలన అతనికయితే నమ్మకం ఉంది అందువలనే ఇంకోటి ఏదో చేస్తున్నాడు అదికూడా బాగా చేస్తే అతని ఇంక మంచిగా డబుల్గా ఉద్యోగం అయితే వస్తుంది అందుకు అతనయితే ప్రయత్నిస్తున్నాడు నా స్నేహితుడయితే ఇదే కాలేజీలో చేశాడు ఇదయితే చేశాడు తను బాగా చేశాడని నాకు చెప్పాడు అదేవిధంగా నెక్స్ట్ అయితే ఇంక కొంతమందినయితే రిఫర్ చేస్తున్నాడు కొంతమందినయితే సహాలిస్తున్నాడు అలా చెయ్యి ఇలా చేయండని మంచిగా అయితే ప్రొత్సాహిస్థున్నాడు ఇంకా ఇంకా కొన్ని చెప్పుకుంటూ పోతే అతనయితే ఇంకా కాలేజీలో అయితే స్పీచ్లు మంచిగా అయితే ఇస్తూ ఉంటాడు అదేవిధంగా చదువుల్లోకానీ చదువులపట్ల కానీ ఉపాధ్యాయుల పట్ల కానీ మంచి గౌరవం అయితే ఇస్తు ఉంటాడు అదేవిధంగా ఎన్నో ఎన్నో సలహా సూచనలు రిఫరెన్సు కానీ తన బందుమిత్రులకి కానీ సో మచ్ చెప్తు ఉంటాడు ఇట్ట అట్టా చేయాలి ఇట్టా చేయాలి అని చెప్తా ఉంటాడు అదే విధంగా తనే ఎన్నో కొన్ని విషయాలయితే తెలుసుకుంటు వారిని ప్రొత్సహిస్తు ఉంటాడు అదేవిధంగా కొన్నీ జ్ఞాపకాలు కాలేజీలో కొన్ని విషయాలు కూడా నాకు చెప్తు ఉంటాడు అదే విధంగా మంచి వ్యక్తి మంచిగా చదివి ఇప్పుడు డ్యూటిలో కూడా ఉంత